నేను ఇంతసేపు మీకు కాల్ చేశాను కదా ట్యాక్ బుక్ బైక్ బుక్ చేశాను కదా ఇప్పుడు నేను ఎక్కడికి అమీర్పేట నుంచి మీయాపూర్కి నేను బుక్ చేశాను కదా ప్రజెంట్ నేను అమీర్పేటలోనే లేనండి కొంచెం ముందుకొచ్చి ఎర్రగడ్డలో ఉన్నాను నన్ను ఇక్కడికొచ్చి పికప్ చేసుకోండి కొంచెం ప్ర కొంచెం వర్క్ ఉండి ఇక్కడికి వచ్చాను ఈ అమీర్పేట నుంచి కాకుండా ఎర్రగడ్డ టు మియాపూర్ మియాపూర్ చెయ్యండి మియాపూర్లో డ్రాపింగ్ ఉంది ఇక్కడికి వచ్చి నాకు కాల్ చెయ్యండి ఒకసారి ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్తాను